మాకూ ఇ పండగలండి పండగొస్తుంది కదా దీపావళి పండగలకి కొన్ని సామాన్లు కావాలి మీదేమన్న ఆన్లైన్ వెబ్సైట్ ఏమైన ఉందా ఓకే ఓకే అండి నేను లిస్ట్ చెప్తాను కొంచెం రాసుకోండి ఓకే ఓకే అండి ఇప్పుడు చెప్తాను రాసుకోండి సోనామసూరి బియ్యము ఒక కేజీ బెల్లము రెండు కేజీలు చక్కర ఒక ఐదు వేసుకోండి తర్వాత వచ్చేసి పిండి బియ్యం పిండి అండి ఉందా ఓకే మా తర్వాత మైదా పిండి హాఫ్ కిలో ఇంతే అండి ఎంత అయిందండి బిల్లు శనగ పిండి వద్దులేండి శనగ పిండి వద్దు నూనె నూనె అండి మెయిన్ అది నూనె రెండు లీటర్లు సన్ఫ్లవర్ ఆయిల్ అండి కంపెనీ ఉందా ఓకే ఓకే అండి అదొకటి టూ లీటర్స్ అండి టూ లీటర్స్ మీది మీది బ్రాంచ్ ఎక్కడుందండి మీది ఓకే ఓకే అండి నేను కూడా విన్నాను చిత్తూరులో ఎన్ని దిక్కులు ఉదండి మీది ఒకటేనా ఓకే ఓకే నేను కూడా విజిట్ చేయాలి మీ మీ షాపింగ్ మాలు అదే అండి మీ సూపర్ మార్కెట్ని ఓ డిస్కౌంట్ ఏం లేదా సార్ దీపావళి ఆఫరు థౌజండ్కి వేసుకోండి అండి థౌజండ్ బటువుగా పండుగకి కూడా ఏం ఉండదా సార్ హోల్సేల్కి డిస్కౌంట్ చేసేసే ఇచ్చారా డెలివరీ ఫ్రీయా కాస్టా అండి ఓకే అండి అట్లయితే మీరు నేను అడ్రస్ చెప్తాను రాసుకోండి కొంగారెడ్డి పల్లి వినాయ్ ఘర్ కాలనీ టూ డాష్ వన్ నాట్ ఫోర్ అండి నూట పడ్నాలుగు నూట నాలుగండి నూట నాలుగు ఫోన్ నంబర్ వచ్చేసి తొమ్మిది ఏడూ నాలుగు సున్నా ఎనిమిది ఎనిమిది రెండు మూడు నాలుగు తొమ్మిదండి ఎంతసేపులో రీచ్ అవుతారండి ఓకే అండి థ్యాంక్ యు థ్యాంక్ యు అండి